డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం నేను ఈ డ్రాయింగ్ను నా చిన్నప్పుడే మొదలుపెట్టాను నాకు వివిధ రకాల పక్షులు మరియు జంతువులు మరియు ప్రకృతి యొక్క చిత్రాలను గీయడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అవి చూడడానికి చాలా అందంగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి సో ఎప్పుడైతే నేను ఈ పక్షుల్ని ఈ బొమ్మలని గీయడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నాకు డ్రాయింగ్ గీయడంపై ఇంకా ఆసక్తి కలిగింది నాకు రవివర్మ అంటే నాకు చాలా ఇష్టం ఈయన గీసిన చిత్రాలు చూస్తూ నేను డ్రాయింగ్ గీయడాన్ని నేర్చుకున్నాను మరియు నాకు పాబ్లో పికాసో అంటే ఇంకా ఇష్టం ఆయన గీసిన పికాసో చిత్రాలు అవి ఎంతో అందంగా ఉంటాయి ఆయన అక్టోబర్ ఇరవై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిన స్పెయిన్లో జన్మించారు ఈయన గీసిన చిత్రాల్లో ఈయన క్యూబిజమ్ని ముఖ్యంగా ప్రోత్సహిస్తారు ఆయన గీసిన ఆ చిత్రాలను చూస్తుంటే అవి రియలాస్టిక్గా ఎంతో అందంగా ఉంటాయి అందుకే నాకు ఈయన చిత్రాలంటే చాలా ఇష్టం